హలో నమస్కారమండి ఇటీవలే నా ఆధార్ కార్డులో కొన్ని వివరాలు అంటే ఆధార్ మార్పు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయడానికి అప్ అప్డేట్ చేసాను అప్లికేషన్ సమర్పించినప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా ఫార్మర్ డాక్యుమెంట్ అన్నీ అప్లోడ్ చేసాను కానీ ఇప్పటి వరకు ఎటువంటి మెసేజ్ రాలేదు అప్డేట్ అయిందా లేదా అన్నది క్లారిటీ లేదండి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఏమైనా లోపం జరిగిందేమో అనిపిస్తుంది ముఖ్యంగా నాకు ఆధార్ అనేది చాలా అవసరము బ్యాంక్ పని స్కాలర్షిప్ అప్లికేషన్లు ఇంకో రెండు ప్రాసెస్ల కోసం కూడా ఇప్పుడు అన్ అప్డేట్ ఆధారు వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రాసెస్ తొందరగా జరిగేలాగా మీరు సహాయం చేయగలరా